నక్షత్రాల గురించి నాకు ఇష్టమైన పురాణం లేదా కథ ఏమనగా అరుంధతి నక్షత్రం గురించి నాకు తెలుసు ఆ అరుంధతి నక్షత్రం కథ గురించి నేను ఒక సండే మ్యాగజీన్ ద్వారా తెలుసుకున్నాను అరుంధ అరుంధతి నక్షత్రం అనేది ఆవిడ ఒక పతివ్రత గల స్త్రీ ఆవిడ ఆవిడ యొక్క ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది ఆమె తన యొక్క భర్త యొక్క మాటను జవదాటదు తన భర్తకు అనుకూలవతి అయిన భార్యగా తన యొక్క బిహేవియర్ ఉంటుంది అందువల్ల ఆవిడ ఒక మన ప్రస్తు ఆవిడంతా గొప్పది కాబట్టి మనం ప్రస్తుతం ఆమెను ఒక నక్షత్రానికి పేరుగా పెట్టుకోవడం జరుగుతుంది ఆవిడ గురించి కథగా చెప్పుకోవడం జరుగుతుంది